మా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా చిన్నకారు వ్యాపారులు ఎక్కువగా ఉన్నారు అందరూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అత్యధిక లాభాలను ఆర్జిస్తున్నారు అంతే కాకుండా ఈ చిరు వ్యాపారాల వలన ఎక్కువ మంది లేబర్కు ఎక్కువగా పని కలుగుతుంది ఇదే విధంగా వారి జీవన ఉపాధికి ఎంతో సహాయపడుతుంది ఈ చిన్న వ్యాపారాల అభివృద్ధి వలన ఎక్కువమంది అభివృద్ధి చెందుతున్నారు అంతే కాకుండా ఈ వ్యాపారము అనేది ఎక్కువగా తక్కువ ఖర్చుతో మొదలయ్యి ఎక్కువగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది నాకు కోళ్ళ ఫారం వ్యాపారం అనేది ఉంది నేను దీని మీద సంవత్సరానికి పద్నాలుగు లక్షల రూపాయల దాకా ఆదాయం తీస్తున్నాను నాకు ఇది అత్యంత మంచి శుభ పరిమానంగా నేను భావిస్తూ ఉంటాను